నమస్కారమండీ నేను నా కుటుంబం కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలని అనుకున్నాము దానికి స దానికి సంబంధించి మేము ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాము మీ ఏజన్సీ నుండి కాకపోతే మేము పొద్దున్నే బుక్ చేసుకున్నాము ఉదయాన్నే మేల్కొని మొత్తం మా నేను నా కుటుంబం అంతా రెడీ అయ్యి ట్యాక్సీ కోసం ఎదురుచూస్తున్నాము కానీ ఇటు డ్రైవర్ గారు ఫోన్ చేస్తుంటే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి ఏంటో అనేది ఒకసారి మీరు కనుకొని మాకు చెప్తే కనుక మేము వెళ్తామండీ ఏ మాట అనేది మాకు కొద్దిగా తెలియజేస్తారని అడుగుతున్నాను నేను కాల్ చేస్తున్నాను కానీ అతను కాలు తీసుకోవట్లేదు నేను ప్రయత్నించాను చాలా సార్లు అతనికి కాల్ చేసేందుకు కానీ అతన కాలు అనేది తీసుకోవట్లేదు అందుకు ఇంకా నేను నేనింకా డైరెక్టు ఏజెన్సీకి కాల్ చేశాను నేను మీరు ఏ మాట అనేది కొద్దిగా డ్రైవర్ అందుబాటులో ఉన్నాడా లేదా అనేది కొద్దిగా మీరు చూసి చెప్తే కనక మేము దానిబట్టి విహార యాత్రకి వెళ్ళాలి కాబట్టి ఇంకొక ట్యాక్సీ అనేది మీరు బుక్ చేస్తారా లేదా ఇదే డ్రైవర్ని మీరు కొద్దిగా మాట్లాడి ఆయనతో పంపిస్తారా అనేది చెప్పండి అందుకే ఇంక నేను మీ ఏజెన్సీకి కాల్ చేసి ఒకసారి పిర్యాదు అనేది తెలియచేద్దామని చెప్పి మీకు మిమ్మల్ని సంప్రదించాను